రెస్టారెంట్ మేనేజరేనా అండి అంటే నేను ఏంటంటే ఆర్డర్ పెట్టాను అది టూ చికెన్ బిర్యానీస్ అలాగే ఏంటంటే రెండు రొయ్యల బిర్యానీలు పెట్టాను అయితే ఏంటంటే నాకు అందులోని ఒక చికెన్ బిర్యానీ ఇవ్వండి అలాగే ఒక రొయ్యల బిర్యానీ ఇవ్వండి ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎవరూ ఒక నలుగురు రావట్లేదు అవి మిగిలిపోతాయి సో నాకు ఆ బకెట్స్ మాత్రం ఆ రెండు బకెట్స్ పంపించండి అలాగే ఇంకా ఏంటంటే ఇంకా నేను పిజ్జాని బర్గర్ కూడా పెట్టాను కదండీ అది కూడా టూ టూ కాకుండా వన్ వన్ పీసెస్ ఏ పంపించండి అలాగే ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఒక ఫోర్ పంపించండి చాలు ఎయిట్ వద్దు హా చాలు అండి హా సరే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆర్డర్ తగ్గిచ్ తగ్గించడానికి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి